తెలంగాణ రాష్ట్రం కళలు హస్తకళలు సహకార సంఘాలు అప్రెంటిసిప్ల వంటి కార్యక్రమాల ద్వారా స్థానిక సమూహాలను చేర్చుకొని వారికి ఆర్థిక సాంస్కృతిక సామాజిక సహాయాన్ని అందిస్తోంది ఒకటవది కమ్యూనిటీ ఆర్ట్ ప్రాజెక్టులు తెలంగాణలో వివిధ కమ్యూనిటీ ఆర్ట్ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి వీటిలో గోధూళి ఆర్ట్ ఫెస్టివల్ బతుకమ్మ కళారూపాలు వాల్ పెయింటింగ్స్ గ్రామీణ కళాకారుల ప్రదర్శనలు ఉన్నాయి వీటి ద్వారా స్థానిక కళాకారులకు గుర్తింపు లభిస్తోంది రెండవది లలిత కళ అకాడమీ తెలంగాణ లలిత కళ అకాడమీ ద్వారా స్థానిక చిత్రకారులు శిల్పకారులు తమ కళలను ప్రదర్శించేందుకు అవకాశాలు పొందుతున్నారు అంతేకాకుండా ఈ అకాడమీ వారి ప్రతిభను ప్రోత్సాహించేందుకు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది మూడవది ఎన్జిఓ మద్దతు ప్రస్తుతం ఎన్జిఓ కూడా గ్రామీణ పట్టణ కళాకారులను ప్రోత్సహించేందుకు సహాయపడుతున్నాయి ప్రాక్టికల్ ఆర్ట్ ట్రైనింగ్ మార్కెటింగ్ సహాయం ఎగ్జిబిషన్ల నిర్వహణలో ఎన్జిఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి సహకార సంఘాలు సహకార సంఘాల ద్వారా హస్తకళ అభివృద్ధికి ప్రభుత్వం మద్దతు ఇస్తుంది నౌకకళ వంటి తెలంగాణ హస్తకళలకు బ్రాండ్ వాళ్ళు పెరిగేందుకు వీటిలో భాగాస్వామ్యం కల్పిస్తుంది అప్రెంటిసిప్ ప్రోగ్రాంలు తెలంగాణలోని యువ కళాకారులకు అప్రెంటిషిప్ ప్రోగ్రాంలు అందుబాటులో ఉన్నాయి వీటిలో శిక్షణ పొందిన వారు స్థానిక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు పొందుతున్నారు ఈ విధంగా తెలంగాణలో కళలు హస్తాలు సహకారాల సంఘాలు అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంల ద్వారా స్థానిక కళాకారులను శ్రామికులను ప్రోత్సాహించి ఆదాయ మార్గాలను అందిస్తుంది